హలో ఎవరు చెప్పండి టాబ్లెట్స్ అది మీకు రెండు రకాల టాబ్లెట్స్ ఇచ్చాము కదండీ అందులో పెద్దగా పొడుగ్గా ఉన్న టాబ్లెట్ మార్నింగ్ వేసుకోండి చిన్నది నైట్ వేసుకోండి అదే ఇంకా ఏంటి అండి నైట్ ఏం అవసరం లేదు అండి అది దానికి దెబ్బ తగిలిదానికి చీము పట్టకుండా అలాంటి ఫుడ్ ఏం తీసుకోకుండా ఇంకా వేరే వేరేది ఏమైనా ఏమైనా తినవచ్చు పర్లేదు

మళ్ళీ మీరు నేను అది ఎలా క్యూర్ చేయాలో చెప్తాను ఒకసారి మీరు ఏంటంటే ఉ ప్రతీ రోజు మార్నింగ్ వేడి నీళ్ళతో ఆ బ్యాండేజ్ తీసి క్లీన్ చేసి నేను ఇచ్చాను కదా సోపు దాన్ని ప్రతిరోజూ క్లీన్ చేసాకా రాయాలి అన్న మాట ఇలా వన్ వీక్ టెన్ డేస్ చేయండి ఆ తరువాత ఇంకా ఏమి తగ్గకపోతే అప్పుడు రండి తగ్గితే అవసరం లేదు ఇంకా ఏంటి

ఓకే ఓకే అమ్మ బాయ్